మా ఇంట్లో మా అమ్మగారికి బాగలేనప్పుడు నేను కొన్ని రకాల వంటకాలు అనేవి వండుతాను అప్పుడప్పుడు అవి చెప్పాలి అంటే ముందుగా నేను వండేది చింతపండు చారు దాంట్లోకి కొత్తిమీర పచ్చడి కానీ కరివేపాకు పచ్చడి కానీ చేసుకుంటాము కొత్తిమీర పచ్చడి ఎలాగ అంటే కొత్తిమీర చిన్న చిన్నగా తరిగి దాంట్లో కొంచెం చింతపండు ఉప్పు కారము వేసిన తర్వాత కొంచెం తాలింపు అనేది నూనెలో వేసి తాలింపు దాంట్లో కొత్తిమీర పచ్చడి అనేది కలిపి కొంచెం తాలింపుతో వేస్తాము అలాగే అప్పుడప్పుడు నేను కోడి గుడ్డు పుల్టా అలాగే గుడ్డు క్రో ఇలాంటివి అంటారు కాబట్టి అవి చేస్తా ఉంటాము రెండు మూడు గుడ్లుని చిదిపి నూనెలో వేయించి ఉల్లిపాయలు కట్టా తరిగి అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు ఇంకా వెల్లుల్లిపాయి కారం ఉప్పు ఇలాంటివి వేసి మేము గుడ్డు పుల్టా అనేది చేస్తాను ఇంకా నేను చేసే వంటకాలు అంటే చెప్పాలి అంటే వంకాయ కూర అప్పుడప్పుడు వండుతాము గుత్తివకాయలు తెచ్చి వంకాయ వంకాయ కింద అలా కోసి నాలుగు ముక్కలు దాన్ని మసాలాతో నింపి అలా నూనెలో వేగిస్తాము ఇలా నేను మా అమ్మగారికి బాగలేనప్పుడు రెండు మూడు వంటలు చేస్తాము అప్పుడు ఇంకొకటి ఏమిటంటే పెరుగు పెరుగుతో చేస్తారు కదండి మజ్జిగ చారు ఆ మజ్జిగ చారు కూడా మేము అప్పుడప్పుడు చేస్తాను దాంట్లోకి కొన్ని నంచుకోవటానికి అప్పడాలు లాంటివి వేయించి ఎందుకంటే ఎక్కువగా వండే అవకాశం లేనప్పుడు ఇలా చిన్నచిన్నగా వంటలు వండి ఇంట్లో వారికి వండి పెట్టడం అనేది కొంచెం బాధ్యతగా భావించి అలాంటివన్నీ చేస్తా ఉంటాం